గుర్రపు స్వారీకి సరైన దుస్తులు రకాల పద్ధతిలో దొరుకుతాయి వాటిని ఎక్కువగా రెండు ముఖ్యమైనవి అని చెప్పొచ్చు ప్రాకృతిక దుస్తులు ప్లాస్టిక్ దుస్తులు ఇవన్నీ రబ్బర్ లేదా పాలియూరిథేన్ లాంటి మెటీరియల్తో తయారవుతాయి ఇవన్నీ గుర్రపు కళ్ళు మీద తక్కువ ప్రెజర్ వదలడం కోసం ఉపయోగిస్తారు బేర్ ఫూట్ చాలా హెల్దీ హూవ్స్ ఉన్న గుర్రాలకి దుస్తుల అవసరం లేకపోవచ్చు కానీ చాలా రేసెస్ లేదా లాంగ్ రైడ్స్కి దుస్తులు అవసరం ఉంటాయి లోహం మరియు ఇతర వస్తువుల దుస్తులు స్టీల్ దుస్తులు ఇతన్ని చాలా వరకు సామాన్య గుర్రపు స్వారీకి ఉపయోగిస్తారు ఇవి బలంగా ఉంటాయి మరియు లాంగ్ లాస్టింగ్ అల్యూమినియం దుస్తులు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి రి రేస్ హార్సెస్కి సరిపోతాయి రబ్బర్ దుస్తులు సాఫ్ట్ గ్రౌండ్లో ఓడిపోయేది కాకుండా ఇవన్నీ వాడతారు థేరాప్యూటిక్ దుస్తులు గుర్రపు కళ్ళు మరియు జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న గుర్రాలకి స్పెషల్గా డిజైన్ చేసిన దుస్తులు గుర్రపు దుస్తుల ధర దుస్తుల ధర గుర్రపు ప్రకారంను దుస్తుల మెటీరియల్ మరియు ఫిట్టింగ్ ఛార్జెస్ బట్టి మారుతుంది సామాన్యంగా రెగ్యులర్ స్టీల్ షూస్ ఐదు వందల నుండి రెండు వేల రూపాయలు ఉ ఉంటుంది అల్యూమినియం షూస్ రెండు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల మధ్యలో ఉంటుంది కాస్ట్యూమ్స్ ఐదు వేల నుండి పదివేల పదిహేను వేల రూపాయలు మధ్యలో ఉంటుంది గుర్రపు స్వారీ కోసం ప్రధాన మరియు ముఖ్యమైన పరికరాలు శాడిల్ కుడిరే పట్టి గుర్రం మీద కూర్చోవడానికి ముండకట్టు గుర్రపు ముఖని ముఖాన్ని నుంచి కంట్రోల్ చెయ్యడానికి పాఠములు గుర్రం డైరెక్షన్ని నేర్పించడానికి బిట్ గుర్రపు ముఖంలో పెట్టడం వల్ల బెటర్ కంట్రోల్ దొరుకుతుంది గ్రూమింగ్ కిట్ బ్రష్షులు హూఫ్ పిక్ మేన్ కోంబ్ ఇత్యాది గుర్రపు శుద్ధికి ప్రొటెక్టివ్ బూట్స్ గుర్రపు కళ్ళు మరియు లెగ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఫీడ్ అండ్ వాటర్ త్రోల్స్ గుర్రపు ఆహారం మరియు నీళ్లు పెట్టడానికి నీకు కొంచెం డీటెయిల్గా కావాలా అయితే నా స్పెసిఫిక్ ఇన్క్విసిషన్ ఫాలో చెప్పు